హలో నేను శస్త్ర చికిత్స చేయించుకోవాలని ఆలోచిస్తున్నాను అయితే ఇది నా ఆరోగ్య బీమా పరిధిలోకి వస్తుందా అనే విషయం స్పష్టంగా తెలుసుకోవడానికి నా బీమా కంపెనీకి కాల్ చేసి వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే సాధారణంగా బీమా పాలసీలు మెడికల్ సెటిల్మెంట్ ఆధారంగా కవరేజ్ ఇస్తాయి కాబట్టి నా పాలసీ నిబంధలనల ప్రకారం ఈ చికిత్స అర్హత పొందుతుందా లేదా అదనంగా ఏదైనా డాక్యుమెంటేషన్ అవసరమా అనే విషయాన్ని నిద్ధారించుకోవాలి అందుకే ముందుగా వారి కస్టమర్ కేర్ నెంబర్ కాల్ చేసి చికిత్స వివరాలు అవసరమైన మెడికల్ ప్రొఫైల్ ఫ్రీ ఆపరేషన్ ప్రక్రియ మరియు ఏవైనా అదనపు ఖర్చులు ఉంటాయా అనే అంశాలు స్పష్టంగా అడిగి తెలుసుకోవడం మంచిదని భావిస్తున్నాను తద్వారా తరువాత ఏదైనా అవసరమైన సమస్యల రాకుండా ముందస్తుగా అన్ని వివరాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవచ్చు